వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది నృత్య సాధనలో ఫిట్నెస్ను స్వంతం చేసుకుంటుంది ముంబాయిలో ఎంబిఏ చేస్తున్న శివాని దీక్షిత్కు ఏ చిన్న పని చేయాలన్నా బద్ధకంగా అనిపించేది దీనివల్ల చదువు కూడా దెబ్బతినే ప్ర ప్రమాదం ఏర్పడింది తన కజిన్ సలహా ప్రకారం అయిష్టంగానే భరత నాట్యం నేర్చుకుంది అలా నేర్చుకోవడం మొదలు పెట్టింది ఆ తరువాత మొదటలో ఎన్నో